హలో బీ ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్లైన్ సర్వీసా అండి హెల్ప్లైన్ హెల్ప్లైన్ కోసం మా బిల్లు ప్రస్తుత చెల్లింపు కోసం నోటిఫికేషన్ వచ్చింది మా భవిష్యత్ కమ్యూనికేషన్ కోసం ప్రస్తుత చిరునామాకు పంపుతారని కోరుచున్నాము మా చిరునామా ఎస్ రామరాజు ఆర్ ఆర్ డబల్యూ మూడు నలభై ఐదు కొత్త వంతెన బుడవేరు కాలనీ ఏలూర్ రోడ్డు మారినాము దానికి పంపవలసినదిగా కోరుచున్నాము దయచేసి మా ఫోన్ నంబర్కు తొంభై తొమ్మిది నలభై రెండు అరవై ఎనిమిది నలభై ఐదు నలభై నాలుగుకి మాకు ఈ నంబర్కి వాట్సప్ పెట్టండి మెయిల్ ఐ డీ పంపం పంపండి